మా గ్రామంలో కుటుంబాల మధ్య గొడవలు అంటే ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి అన్నదమ్ములకి పక్కన ఉండే వాళ్ళ స్థలాల వల్ల లేకపోతే ఆ చెత్త వేస్తున్నారని లేకపోతే ఇది బండ్లు సరిగ్గా పెట్టడంలేదని చిన్న చిన్న గొడవలు జరుగుతాయి అప్పటికప్పుడు పరిష్కరిం పరిష్కారం జరుగుతాయి ఏంటో ఒక్కోసారి కొన్ని పెద్ద పెద్ద కొన్ని బాగా కేకలు వేసుకొని తిట్టుకుని పెద్దపెద్ద కోపాలు పెట్టుకునే అంత కూడా జరుగుతూ ఉంటాయి అలాంటివి ఏంటంటే మొన్న ఒక్క మా ఊర్లో ఒక సంఘటన జరిగింది సంఘటన అంటే పా వాళ్ళు అన్నదమ్ములే అంటే కొద్దిగా దూరం అన్నదమ్ములు ఆల్రెడీ ఒక కుటుంబం ఇల్లు కట్టుకుని ఉన్నారు ఓ స్థలంలో ఓ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉన్నారు ఆ చుట్టూరా ప్రహరీ గోడ లేకపోవడం వల్ల వాళ్ళకి సరిహద్దు రాయిలు లేవు వాళ్ళని ఆన్చుకుని ఇంకో ఇంకో కుటుంబం ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలంలో వాళ్ళు కొత్తగా వచ్చి మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవడం ఒక బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది నిర్మించుకున్నారు ఈ పాత కట్టుకున్న బి ఈ పాత కట్టుకున్న ఇల్లు వాళ్ళు ఏం చెప్తే ప్రహరీ గోడ ఏమీ లేకపోవడం వాళ్ళ సైడ్ అలాగా ఓపెన్గా ఇల్లు కట్టి ఉంచేసారు తప్ప ఓపెన్గా ఉండిపోయింది అలా ఉండడం వల్ల ఏంటంటే ఈ పాత కట్టిన వాళ్ళ స్థలంలోకి ఈ కొత్తగా కట్టిన వాళ్ళ స్థలం వచ్చింది గోడ ఎంటర్ అయిపోయింది మా స్థలంలో కట్టడం జరిగిందని వీళ్ళు వాదన గొడవ వాళ్ళు మేము ఏమి కాదు అన్ని కరెక్ట్గా చూసుకున్నాము మా స్థలం ప్రకారం మా సరిహద్దులన్నీ చూసుకొని కట్టామని కొత్తగా కట్టిన వాళ్ళు వీళ్ళు మాట్లాడటం జరిగింది వీళ్ళకి వాళ్ళకి గొడవలు కేకలు దెబ్బలాటలు తెలుసు కదా మీకు గ్రామంలో ప్రజలు చిన్నదానికి పెద్ద దానికి ఎవరికైనా ఒక స్థలం వచ్చేటప్పటికి స్థలాల దగ్గర గట్టిగా మాట్లాడడం కేకలు వేసుకోవడం జరుగుతుంది అప్పుడు ఆ ఊరు పెద్దలకి చెప్పడం జరిగింది పెద్దలు చెప్పడం వల్ల పంచాయితీల ద్వారా అధికారుల ద్వారా ఆ ఊరు యొక్క స్థలాలు కొలిచేవారు ఆ స్థలాలని అమ్మేవారిని పిలవడం జరిగింది ముఖ్యంగా సర్వేయర్లు రావడం జరిగింది అధికారులు కూడా వచ్చారు వచ్చి ఆ సైట్ను కొలవడం జరిగింది ఆ పాత వాళ్ళ సైట్ అంతా చూస్తే వాళ్ళు సరిహద్దులు రాయిలు వేసుకోకపోవడం వల్ల ఆ సైటు అలాగే ఉండిపోయింది వీళ్ళ కొత్తగా కట్టిన వాళ్ళది ఏమైందంటే వాళ్ళు కూడా కట్టారు వాళ్ళ సరిహద్దు ప్రకారం కట్టడం వల్ల కొత్తగా కట్టిన వాళ్ళది కొద్దిగా జస్ట్ జస్ట్ అంటే కొద్దిగా ఇలాగ రావడం జరిగింది ఈ గోడ ఇలా ఉంటే ఇలా రాకపోవును ఇలా లేకపోవడం వల్ల కొద్దిగా కలిసింది అప్పుడేమన్నారు మీది రాంగ్ లేదు మీది తప్పులేదు వాళ్ళది తప్పులేదు ఇద్దరిదీ కరెక్ట్గానే ఉందని చెప్పడం సర్వేయర్లు అంతా కరెక్టుగా జరిగింది లెక్క ప్రకారం జరిగింది అది దాని అంతే తప్ప ఏమి కాదు అనేటపడికి వీళ్ళు వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు ఆ గొడవ పరిష్కరించబడింది అక్కడితో అంటే వీళ్ళకి వాళ్ళకి బాధ లేకుండా జరిగింది ఏంటంటే వీళ్ళకి నమ్మకం అనేది ఉండదు కదా మా దానిలోకి వచ్చి కట్టేసారని బాధ వాళ్ళు ఏంటంటే మేము కరెక్ట్గా కట్టామని వాళ్ళకి ఉంటుంది బాధ వాళ్ళకి ఉంటుంది అలాగ ఆ గొడవ ఆ సర్వేయర్లు వచ్చి కొలవడం వల్ల బాగానే ఉంది బాగానే ఉంది మీ స్థలం లేదు మీ స్థలం ఇద్దరికీ చక్కగా ఉంది ఏ ఇబ్బంది లేదు కరెక్ట్గానే కట్టారని చెప్పడంతో వాళ్ళందరూ ఓకే అయ్యారు సమస్య పరిష్కరించబడింది ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి వెంటనే మళ్ళీ పరిష్కరించబడతాయి చక్కగా జరుగుతుంది వాటి వల్ల ఇబ్బంది గొడవ గ్రామాల్లో గొడవలు జరగడం చిన్న చిన్న సింపుల్గా సింపుల్గా జరిగి తీరిపోతాయి ఇలాగ మొన్న జరిగిన సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు తీరా చూస్తే ఆ కొలతలు అన్ని చూసి బాగుంది పద్ధతిగా ఉందని చూశారు అన్నమాట చూసేవాళ్ళకేమో వీళ్ళ కలిసి వీళ్ళ స్థలంలో కలిసిందా అన్నట్లు ఉండేది వాళ్ళు ఏమో మేము కాదనటం వల్ల ఈ కొలతలు చూసేటప్పటికి అంతా కరెక్ట్గా జరిగి గొడవలు లేకుండా జరిగింది